ఆంధ్రప్రదేశ్లో జానపద జానపద గేయాలు పాడడం ఎలాంటి జానపద గేయాలు పాడడం అలాగే జాతర టైం జాతర టైంలో దరువులు వేయడం ఇలాంటివి ఏంటంటే చాలావరకు ప్రోత్సహిస్తారు అలాగే ప్రజల్ని చాలా ఆకర్షిస్తాయి అవి ఇప్పుడు నృత్య కళాశాలలో అని అంటే ఆ నక్షత్రం నక్షత్ర నృత్య కళాశాల అనేది పందొమ్మిది వందల ఎనభై ఆరులో స్టార్ట్ చేశారు అది దాని కోసం ఏంటంటే ప్రతి ఒకరు ఎక్కడెక్కడనుంచో వచ్చి ప్రజలు ఆ నృత్యాన్ని చూసి చాలా అంటే చాలా ఆనందపడేవారు చాలాసేపు ఉంది అక్కడ జానపద కళలు కూడా జరిగేవి అక్కడ ఏంటంటే అవి చూసి ప్రజలు చాలా అంటే చాలా సంతోషించేవారు ప్రజల్ని చాలా ఆకర్షించేవి కూడా అలా ఇంకా ఏంటంటే కొంతమంది శాస్త్రీయ సంగీతాలు పాడడం కొంతమంది ఏంటంటే భరతనాట్యం కూచిపూడి కథాకళి ఇలాంటివి చాలా చాలా డ్యాన్స్ డ్యాన్స్స్ వేసి వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు అక్కడ అలా ప్రదర్శించడం వల్ల ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు ఆ నృత్యానికి చాలా అంటే చాలా బాగా అట్ అట్రాక్టివ్ అయ్యారు అట్రాక్షన్ అలా అట్రాక్టివ్ చేసింది మనుషుల్ని ప్రతి ఒక్క ప్రజల్ని ఆ సంస్థ కూడా చాలా బాగా ఇప్ వాళ్ళకి ఉండ కూర్చోడానికి చైర్స్ కానీ అవన్నీ వేసి ప్రతి ఉంచేవారు ఇప్పటికీ ఆ సంస్థ ఉంది ఇప్పటికీ ఆ సంస్థకి అంతే మంది జనాలు ఇప్పటికీ వెళ్తున్నారు